ఆడవారికి సామాజిక స్థాయికి సంబంధించిన అవసరాలకి మనకి డబ్బులు కోసం అంటూ మనకి జగన్ సార్ వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని పెట్టారు వైఎస్ఆర్ ఆసరా అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవాలనే ఆలోచనతో ఉండి ఉంటారు కానీ పెట్టుబడులకు డబ్బులు ఉండకుండా ఇన్ ఇంకా ఎవరిని అడగాలో తెలియక బ్యాంక్ లోన్ రావాలన్నా కూడా చదువు పరంగానే లోన్స్ వస్తాయి ఇలా ఎవరూ ఏం తెలియకుండా ఆలోచించే వాళ్ళకు జగన్ సార్ ప్రభుత్వం పరంగా మనకు వైఎస్ఆర్ ఆసరా అని ఒక స్కీమ్ని లాంచ్ చేసారు అది ఏంటి అంటే ఇప్పుడు చదువుకున్న మహిళలకు డ్వాక్రా గ్రూప్లలో ఉంటారు కదా ఆ డ్వాక్రా గ్రూప్లలో పది మంది సభ్యులు ఉంటారు ఆ పది మంది సభ్యులు ఏదో ఒక వ్యాపారం నిమిత్తమై వాళ్ళు ఒక గ్రూప్లాగా చేసుకుని ఉండి ఉంటారు ప్రతీ నెల వాళ్ళు సేవింగ్స్ కొంత లెక్క అని అనేది అకౌంట్లో సేవింగ్స్ లాగా పెట్టుకుంటారు వాళ్ళ పది మందిలో ఎవరికైనా వ్యాపార నిమిత్తం కోసమై డబ్బులు అవసరం ఉన్నా కూడా విద్య కోసమై డబ్బులు అవసరం ఉన్నా కూడా ఏ దానికైనా కూడా డ్వాక్రాలో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే అలా లోన్ తీసుకొని ఉండి ఈ ప్రభుత్వం రాకముందు ఎంత లోన్ అయితే తీసుకొని ఉంటారో ఎంత పరిమితి అయితే తీసుకొని ఉంటారో కట్టినది కాకుండా మిగిలి ఉన్న పరిమిత మొత్తాన్ని వైఎస్ఆర్ ఆసరా అనే పేరుతో రు మొత్తం రుణ మాఫీ చేసారు ప్రభుత్వము సో ఈ డబ్బులు అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకు ఉపయోగ వ్యాపార నిమిత్తానికి కానీ ఇంకొకటి కానీ ఉద్యోగానికి కానీ దేనికైనా ఇంకా ఆరోగ్య సాధికారిత కూడా చాలా మెరుగుగా ఉంది ఈ ప్రభుత్వంలో మనకు ఏదైనా ఆరోగ్యం బాగా లేకనో ఇంకా ఏవైనా ఆప్రేషన్స్ చేయించుకోవాలని డబ్బులు లేక ఆలోచించే వాళ్ళకు కానీ మనకి ప్రభుత్వము ఆరోగ్య శ్రీ అనే ఒక పథకం ద్వారా మనకి ఎన్నో రకాల అవసరాలను తీరుస్తోంది ఖర్చు లేకుండా కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే ఈ సౌకర్యాలను ఉన్నాయి